హలో అవును మేడం బాగున్నారా అండి ఓకే అండి మంచిగా చదుతున్నారు అండి దానిలో కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని కొంచెం ప్రిపేర్ మార్చండి వాళ్ళని కొంచెం డల్గా ఉన్నారు వాళ్ళని కొంచెం డెవలప్ చేయాలి మంచిగా పికప్ చేయాలి

ఏంటండి అన్నీ అంటే డ్యాన్సెస్ గేమ్స్ ఏమన్నా స్పీచ్ అట్లాగా చేసుకున్నాము వాటి కోసం అని చెప్పి మెటీరియల్స్ అవన్నీ తీసుకోవాలి అవన్నీ తీసుకొని ఒక్కొక్క స్టూడెంట్కి ఎన్ని ఏ మెటీరియల్స్ అవసరం అవుతుందో దాన్ని కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలి అలా వాళ్ళు దాన్ని కూడా మనము క్లాసెస్ తీసుకోవాల్సిందే ఆ క్లా ఆ డ్యాన్స్ క్లాస్ తీసుకోవాల్సిందే వాళ్ళు ఏమన్నా స్పీచ్ ఎవర రాజకీయా నాయకుల గురించి లేదా మహాత్మాగాంధీ అట్ల వాళ్ల గురించి

మంచిద మంచిగా ఉంటుంది అండి అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఓన్ క్రియేటింగ్ చేయడం వల్ల వాళ్ళ కూడా కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ఒకరి హెల్ప్ లేకుండా ఓన్గా క్రియేట్ చేసుకుంటు ఉంటారు అలాగే బాగుంటుంది అట్లా చేయడం అప్పుడు కూడా మన స్కూల్కి మంచి పేరు వస్తుంది మంచిగా స్టడీస్ జరుగుతుంది అని పేరెంట్స్ కూడా చెప్తు ఉంటారు కదా కొంతమంది కొంత మొత్తం క్లవర్స్ అయితే ఉన్నారు వాళ్లకు అయితే వాళ్ళకి ఇబ్బంది అయితే లేదు కొంచెం డల్ స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి మనం ఎక్కువ స్టడీ చెప్పాలి అని అనుకుంటు ఉన్నా మీ మీ స్కూల్లో ఎట్లా అండి

ఇంకా స మీ మీ కా మీ స్కూల్లో గురించి చెప్పి మేము కూడా కొంచెం నేర్చుకుంటాం అండి

మనము కొంచెం హింట్ ఇస్తే వాళ్ళు అది కూడా ప్రిపేర్ చేసుకునే మనం కొంచెం హింట్ ఇస్తే వాళ్ళు ప్రిపేర్ చేసేలాగ ఉండాలి అలా తయారు చేయాలి పిల్లల్ని ఓకే అండి నమస్తే